హలో నమస్కారమండి పుస్తకాలు అంటే నవలల గురించి కావాలా మీకు దేవుడికి సంబంధించిన భక్తి పుస్తకాల గురించి కావాలా నవల నవల నవలల్లో బాగా ప్రసిద్ధమైన నవలలు యద్దనపూడి సులోచనా రాణి అరిక పూడి కౌసల్యా దేవి ఆర్ సంధ్యా దేవి ఈ వాళ్ళు రాసిన నవలలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి వాటిల్లో యద్దనపూడి సులోచనా రాణి నవలలైతే కూడా కలల్లో ఆ పుస్తకంలో రాసిన కథని ఊ కథలో వాళ్ళే హీరో హీరోయిన్స్ అయపోయినట్టుగా ఆ వయసు వాళ్ళు చదువుతుంటే యద్దనపూడి సులోచన సులోచన రాణి నవలల్లో ఎలా ఉంటుందంటే ఆరడుగుల అందగాడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉంగరాల జుట్టు పడవ లాంటి కారు అలా వర్ణించి రాస్తుంది పొడవాటి సన్నగా ఉండి ఇలా బెండకాయల్లా లేత బెండకాయల లాంటి వేళ్ళతో పొడవాటి జడతో అతి సుకుమారంగా ఉన్న యువతి అంటూ వర్ణిస్తూ రాసే ప్రతీ ఆడపిల్లా కూడా అది తనే అని ఊహించేసుకుని ఆ కలల రాకుమారుడు తనకే దక్కాలని ఊహించుకుంటూ మొదటి నుంచి చివరి దాకా ఆధ్యంతా పుస్తకం చదివించే రీతిలో సాగుతాయి ఆవిడ నవలలన్నీ మనకి విశాలాంధ్రలో దొరుకుతాయండి ఆమెజాన్లో దొరుకుతాయి ఎంఎస్ఓ దాంట్లో దొరుకుతాయి ఆవిడ పుస్తక వీళ్ళ నవలలన్నిటిలోనూ అన్నీ మనకి ఇదైన పుస్తకాల షాపుల్లో దుకాణాలల్లో దొరుకుతాయి మనకి అవునండి అవునండి ఓకే అండి మరి